నేను నా రెండో ప్రొడక్ట్ అనేది మేకప్ కిట్ ఐటమ్ని తీసుకున్నాను అది దేనికి అంటే కొంత మంది తెల్లగా ఉంటారు మరి కొంతమంది నల్లగా ఉంటారు అందరూ ఒకేలాగా ఉండరు కానీ తెల్ల నల్లగా ఉన్నోళ్లు వాళ్ళు కొంచెం అందంగా కనిపియాలని చెప్పి అలా మేకప్ కిట్లు వాడి చర్మానికి రాసుకొని అందంగా కనిపించాలని అనుకుంటారు కానీ ఆ మేకప్ కిట్ నేను తీసుకున్నానే కానీ దానివల్ల నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు అంటే అది నేను మా ఇంట్లో అని చెప్పి తీసుకున్నాను కానీ అది ఇప్పుడు కొచ్చి అది వాడుతున్న దగ్గరనుంచి వాళ్ళ చర్మం అనేది ఇటు వరకు చాలా చాలా అంటే చాలా స్మూత్గా ఉండేది కానీ అది వాడుతున్న దగ్గరనుంచి వాళ్ళ చర్మం అనేది బరకగా అయిపోయింది అలాగే వాళ్ళు కలర్ అయితే కొంచెం అది రాసుకున్నంత సేపు మంచిగా ఉంటుంది కానీ అది ఒక్కసారి అయిపోయినాక తీసేసినాక మళ్ళీ వాళ్ళు ఉన్న కలర్ని చూపిస్తుంది రంగునే చూపిస్తుంది ఇంకా అనేది వాళ్ళ చర్మం కూడా ముడతలు ముడతలుగా అవుతుంది అది వాడుతున్న కొద్ది ఆ మేకప్ ఐటమ్స్ అనేవి కాబట్టి ఇట్లాంటివి వాటం అంతగా మంచిది కాదని నా అభిప్రాయం అందుకే నేను ఒకసారి తీసుకున్నాను కాబట్టి ఇంకా ఎవరన్నా తీసుకుంటారేమో అని చెప్తున్నాను ఇంకొకసారి ఎవరు ఇలాంటిది తీసుకోకండి ఇవి మన చర్మానికే మంచివి కాదు ఇలాంటి వాటము పైగా వీళ్ళు ఇచ్చింది కూడా మంచిది కాదు అవి పట్టుకుంటేనే ఊరికే మొత్తం అయిపోతుంది పొడి పొడి లాగ అయిపోతుంది కాబట్టి ఇలాంటివి తీసుకొని డబ్బులు వృధా చేసుకోకండి